హలో టూరిస్ట్ గైడ్ మాట్లాడుతున్నారా నాకు ఫ్యామిలీ మెంబర్స్ ప ఫైవ్ మెంబర్స్ వస్తూ ఉన్నారు ఆంధ్రాలో టూరిస్ట్ ప్లేస్ ఏమన్నా ఉందా ఫేమసు

ఆహా ఓకే అది ఏజ్ లిమిట్ ఏమన ఏమన్నా ఉందా ఏజ్ లిమిట్ ఏమైనా ఉందా చిల్లీ కదా టైమింగ్ ఎంత ఉంది

ఏమి అమౌంట్ ఎంత ఛార్జ్ చేస్తున్నారు మ్యాడమ్ నేనూ అవును అవును మ్యాడమ్

ఫుడ్డు కూడా ఆరెంజ్ చేస్తారా మ్యాడమ్ అవుతుంది నేను రైల్వే స్టేషన్ వచ్చిన వెంటనే నేను కాల్ చేస్తాను మ్యాడమ్ మీ నెంబర్కి

ఓకే మ్యాడమ్ కొంచెం సేఫ్స్ సేఫ్టీగా కావాలి మ్యాడమ్ ఓకే మ్యాడమ్ థ్యాంక్ యూ